మా బామ్మా తాత గార్లు అయితే నండీ కొంత మంది అయితే చదువుకోలేదు కొంత మంది అయితే పదవ తరగతి వరకు చదువుకున్నారు నా తల్లితండ్రులు వచ్చేసి ఏంటంటే వాళ్ళు కూడా ఒక వాళ్ళకి కూడా అంత ఆ టైంలో విద్యా అవకాశాలు అంత ఎక్కువగా లేవండీ అయినప్పటికి నా తల్లైతే టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది నా తండ్రి అయితే ఇంటర్ వరకు చదువుకున్నారు చదువె చిన్నతనంలో వారికి ఎదురైన విద్యా అవకాశా సమస్యలు ఏంటంటేనండీ ఒకటి ఏంటంటే ఎక్కడో గానీ ఈ విద్యాలయాలు అనేవి అందుబాటులో ఉండేవి కాదు ప్రతీ ఊర్లో ఒక విద్యాలయం అనేది లేదండి పూర్వంతో పోల్చుకుంటే నేటి తరం వారు ఎంతో ఎన్ ఎంతో లక్కీ అండీ వాళ్ళ అందరు ఎందుకంటే పట్టణాల్లోనే చాలా పట్టణాల్లో కూడా గ్రామీణ పరిసర ప్రాంతాల్లో కూడా ఏంటంటే ప్రభుత్వం వారు ఈ విద్య అనేది ఖచ్చితంగా అవస అవశ్యకం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలను కూడా నిర్మించడం జరిగిందండి సో వారితో పోల్చుకుంటే ఇప్పుడు ఎంతో ఈ విద్యా వ్యవస్థ అనేది ఈ భారతదేశంలో ఎంతో మెరుగుపడింది దాంతో పాటు ఏంటంటే ప్రతి సామాన్యుడుకి కూడా పేదవాడికి కూడా విద్య అనేది అందుబాటులోకి వచ్చిందండి ఇది ఒక ప్రశంసనీయా విషయంగా చెప్పుకోగలం మనం